నేను కైలాసగిరి అరకు ఊటీ హిమాలయాలకు మళ్ళీ కాశీ మొదలగు స్థలాలకు వెళ్ళాను అర అరకు అరుకులో చుట్టు పక్కల చెట్లు వివిధ రకాలమైన పంటలు కాఫీ పంటలు పొగాకు పంటలు మా అరుకు గృహాలు బుర్ర గృహాలు రైల్వేస్టేషన్ల చుట్టూ మాకు చాలా పచ్చమైన తోటలు చెట్లు పక్షులు జంతువులు వివిధ రకాల చాలా ఉన్నాయి చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా చక్కని గాలి పచ్చ పచ్చని తోటలు పచ్చ పచ్చని అడవులతో చాలా అందంగా ఉంది అక్కడ ఫోటోలు తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది మనిషి జీవించడం కూడా చాలా బాగుంటుంది గాలి కూడా ప్రశాంతంగా వీస్తుంది అలాగే ఊటీలో చాలా మంచు గడ్డలు పర్వతాలు ఉంటాయి అక్కడ మంచు కూడా చాలా ప్రశాంతంగా చల్లదనంగా ఉంటుంది క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఫోటోలు తీసుకుకోవడం కూడా చాలా బాగుంటుంది ఆ కైలాసగిరిలో ర రకలైన శివుని పార్వతి దేవాలయాలు ఉన్నవి వివిధ రకాల దేవాలయాలు గుడులు కూడా ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల పార్కుల పార్కులు మరియు చెట్లు మీద కోతులు వాటి దృశ్యాలు వాటి అమర్చబడిన రకరకాల వు విగ్రహాలును చూడడానికి దైవంగా కానీ చాలా అందంగా ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ మొక్కలు కొండలు కొండలతో కూడిన రకరకాల చెట్లు పక్షులు మనుషులు చాలా పచ్చని ద్వారా పచ్చని కొండలు చాలా వాతావరణం కూడా చాలా బాగుంది అలాగే నేను ఎక్కిన క్లైంబింగ్లు కూడా కొండలు కొండల క్లైంబింగ్లు డామి డాములు ఇక్కడ ఆకాశంలో ఇంద్రధనస్సుతో వాతావరణము కిల కిల పక్షులు చిలకలు పావురాలు మొదలగు చాలా ఆకాశంలో ఇంద్రధనస్సు తో కూడిన వాతావరణం కూడా చాలా బాగుంది